పిల్లలు ఎలా నేర్చుకుంటారు ఆ వేరే వాళ్ళు చేస్తున్న పనులు అనంటే ఫస్ట్ తల్లితండ్రులు నేర్పియ్యాలండి ప్రతి ఏ పని చేస్తున్నా సరే ఆ పనికి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి ఉప్పుడు ఒక వ్యవసాయం చేస్తున్నోడికి లేకపోతే ఏదన్నా బిజినెస్ చేస్తున్నోడికి లేకపోతే ఏదన్నా మంచి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకే కాదు కొండలు తయారు చేసిన వాళ్ళకి లేకపోతే అనిమల్స్ అదే గేదలు మేపినోళ్ళకి లేకపోతే చిన్న బిజినెస్ లేకపోతే అగ్రికల్చరల్ అలాంటి చేసిన వాళ్ళకి లేకపోతే క్రాప్స్ గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ తర్వాత పెద్దవాళ్ళు చెప్పాలి తర్వాత ఇదంతా కాదు అననుకొని నెక్స్ట్ స్కూల్లో టీచర్స్ చెప్పాలన్నమాట వాళ్ళకి ప్రతి దానికి రెస్పెక్ట్ అనేది దేనికి దేనికే ఉంటుందండి సో స్కూల్లో ఫస్ట్ టీచర్స్ చెప్పాలి ప్రతి దానికి ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అనని ఇప్పుడు వ్యవసాయం ఏమేమి క్రాఫ్ట్స్తో వాళ్ళు నేర్చుకుంటారు అనంటే ఎక్కువ నాకు తెలిసి రైస్ కోసమే నేర్చుకుంటారండి వాళ్ళు ఎందుకంటే ఎక్కువ మన దగ్గర రైస్ ఏ పెరుగుతుంది కాబట్టి మా జిల్లాలో అయితే ఎక్కువ రైస్ ఏ పెరుగుతుంది కాబట్టి మేము ఎక్కువ రైస్ ఏ పండించుకో రైస్ కోసమే మా పిల్లలకి చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళంటే ఇప్పుడు వ్యవసాయం కూడా ఎలా పండిస్తున్నారు ఏంటి అని చెప్పేసి పిల్లలకి చెప్పాలి అప్పుడే వాళ్ళెంత కష్టపడుతున్నారో ఏంటని తెలుస్తుంది వేరే ఆక్యుపేషనల్ కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి వాళ్ళకి అంటే ఇప్పుడు మామూలుగా వ్యవసాయం ఉంది వ్యవసాయం అంటే ఏంటో తెలుస్తుంది తర్వాత బిజినెస్ అనేది బిజినెస్ అనేద ఇప్పుడు అందరికీ కామన్ కాబట్టి అంతా ఓకే అండి తర్వాత పోట్రి అంటే కుండలు తయారు చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా అనేది వాళ్ళకి మన మనకెలా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు లైవ్గా చూపియ్యాలి స్కూల్లో వాళ్ళు ప్రతిదానికి ఎక్స్ప్రెషన్స్ అన్ని పెట్టాలి ఆ ట్రిప్పులకి లేకపోతే ఏదన్న ఫార్మసీలకి వెళ్ళటం పెద్ద పెద్దవి కాదు తీసుకువెళ్తే వీళ్ళు కష్టం చూడండి వీళ్ళ పనిని చూడండి వీళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇలా అని చెప్పేసి మనకి పిల్లలకి అనేది మనం నేర్పియ్యాలి వేరే వాటి మీద ఫస్ట్ రెస్పెక్ట్ అనే వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మనం ఎలా నేర్పియ్యాలి ఎలా చేయాలి అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తూ ఉంటుందన్నమాట